నృత్యం అనేది నా హాబీ కాబట్టి నేను తరచూ నేను నృత్యం చేస్తూనే ఉంటాను అంటే అది ఇంట్లో కానీ ఏమైనా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయినప్పుడు కానీ నాకు నృత్యం చేయడం అనేది నా హాబీ సో నేను చేస్తూనే ఉంటాను అన్నమాట అండ్ ఇంకొకటి మీ స్వతంత్రంగా ఎప్పుడైనా నృత్య ప్రదర్శన ఐ మీన్ నృత్య దర్శకత్వం చేసావా అంటే నేను చేసాను నాకంటే చిన్న వాళ్ళకి నా చెల్లల్లకి చేసాను వాళ్ళు వాళ్ళ స్కూల్లో వాళ్ళు ప్రదర్శించారు అందరి దగ్గర క్లాప్స్ అవన్నీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అన్నమాట సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం చాలా మంచిగా ఉంది సో నా హాబీ నాకు నాకే కాకుండా నా నాతో ఉన్నవాళ్ళకి కూడా ఉపయోగపడినందుకు చాలా హ్యాపీగా ఉంది